నువ్వే స్టూడెంట్ లాగా ఉన్నావు రైతుల ఆత్మహత్యలు అని అంటే వాళ్ళకి పంట దిగుబడి సరిగ్గా ఇంటికి రానప్పుడు పెట్టిన పెట్టుబడి సో వాళ్ళకి రానప్పుడు అట్లాంటప్పుడు రైతులు ఈ అప్పులు ఇవన్నీ ఎలా తీరాలని చెప్పి ఆ ఆలోచన కొంచెం చేస్తారు చేసినప్పుడు ఏంటంటే కొంచెం వెనకా ముందు ప్రక్కన మనకు కానీ తెలిసి ఉంటే కొంచెం ధైర్యాన్ని కానీ వాళ్ళకి ఇచ్చి ఈసారి కాకపోతే ఇంకొకసారి అది అవుద్దిలే వస్తుందిలే పంట వస్తుంది చేతికి మీరు మంచిగా ఇది చేసుకొందురు అది ఇది అని చెప్పి మనం కొంచెం ధైర్యం ధైర్యం చెప్తూ వాళ్ళకి ఆ ఇది ఇది ఇది చేస్తూ అట్లా కొంచెం వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అనేది ఇది చేస్తే వాళ్ళు ఆ ఆలోచనని కొద్దిగా మానుకొని కానీ చా చా మనకి మనం వాళ్ళకి ధైర్యాన్ని నింపకుండా ఏం లేకుండా మనకి ఎందుకులే అని ఇదిగా ఉంటే మనకు తెలిసినప్పుడు తెలీనప్పుడంటే ఎవరు ఏమీ చేయలేము మనకి ఏంటంటే అట్లాంటప్పుడు ఏంటంటే కొంచెం ధైర్యంగాని చెప్పామంటే ఈసారి కాదు వచ్చేసరికి వస్తుంది అది ఇది అని చెప్పి వాళ్ళతో కొంచెం ఆ మాట ఈ మాట మాట్లాడేసి కొంచెం ఆ ఆలోచనని వాళ్ళు ఇది చేసుకుంటారు ఇది చేసుకున్నప్పుడు అది జరగకుండా చే వ అట్లా కొంచెం మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఏదైనా మనకు స సహాయం ఏదైనా ఒక ప్రభుత్వం తరపున ఇదిగో ఇదీ ఈ ఈ వాళ్ళకి ఇట్లా నష్టం జరిగింది వాళ్ళకి ఇది జరిగింది వాళ్ళకి ఇది మంచి చేయండి మీరు అని చెప్పి ఎవరైనా ప్రభుత్వం తరపు నుంచి మనకి అది మనకు కొంచెం ఎవరైనా ఏదైనా మనకుండే అవగాహనతో వాళ్ళకి ఎవరికైనా ఒక మాట చెప్పగలిగితే వాళ్ళు కొంచెం ఆ బాధని ఇది చేసుకొని ప్రభుత్వం నుంచి అని అంటే ఇట్లా ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం వాళ్ళకి ఏదైనా అప్పులు బాధల్లో నుంచి కొంచెం తేరుకుంటూ అట్లా ఇది చేస్తే ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి కొంచెం సహాయం అందింది అందింది అని ఆలోచిస్తారు కాబట్టి ఆ ఆత్మహత్యలు అనే అనేది వాళ్ళు ఆలోచించకుండా కొంచెం మన మంచి ఇదితో ఉంటారు వాళ్ళు